నేను ఆన్లైన్లో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఆ హ్యాండ్ బ్యాగ్కి నాలుగు జిప్పులు ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి లెదర్ బ్యాగు చాలా చాలా ఎక్సపెన్సివ్గా ఉంది కాకపోతే క్లాత్ వచ్చేసి చాలా బాగుంది దాంట్లో మన లేడీస్ థింగ్స్ అన్ని చాలా బాగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇందులో మరి నేను డబ్బులు పెట్టుకున్న తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది ఇది అందరూ కొనుక్కోవచ్చు